ఆహారం నాకిష్టమైన అత్యంత ఇష్టమైన ఆహారం బిర్యానీ ఆహారం ఆరోగ్యాన్ని కాదు ఆనందాన్ని కూడా ఇస్తుంది అందుకే కాబోలు మనోళ్లు కరోనా కాలంలో కూడా బిర్యానీని తినేసి భయాన్ని దూరం చేసుకున్నారట నిజమే బిర్యానీ అంటే చాలా అందరికీ ఇష్టమే కొంచెం స్ప స్పైసీగా మనకి ఇష్టమైన అన్నీ ఆ చికెన్ చూడగానే మనందరికీ అని అడిగితే మనకి మీకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి అని అడిగితే మనోళ్ళు టక్కని బిర్యానీ అని చెప్పేస్తారు పెళ్లైన సరే పార్టీ అయినా బిర్యానీ ఉండాల్సిందే అందుకే ఎక్కడి ఏ టైమ్లో చూసిన మనోళ్ళు జనాలందరూ బిర్యానీ కోసం తహతహలాడతారు అంతకముందు నేనొక యాప్లో చూసాను ఫుడ్ డెలివరీ యాప్ సిగ్గీ అందరికి తెలిసే ఉంటుంది ఈ విషయాన్ని చదివాను లాక్డౌన్ సమయంలో కూడా ప్రజలు బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేసుకుని తిన్నారని పేర్కొంది నెక్స్ట్ మనం ఎక్కువుగా ఆర్డర్ చేసింది రెండువేల ఇరవై సంవత్సరంలో ఏ వంటకం ఆర్డర్ ఇచ్చాక ఇచ్చారంటే ప్రతీదాన్ని కన్నా ఎక్కువ బిర్యానీయే ఎక్కువ ఆర్డర్ వచ్చింది అత్యధికంగా భారతీయ్యులు మన ప్రతీ సంవత్సరం బిర్యానినే ఎక్కువ ఆర్డర్ చేశారు రోజులో ప్రతీ సెకండ్లో ఒకరు చొప్పున బిర్యానీ ఆర్డర్ చేస్తూనే ఉంటారు ఏంటి బిర్యానీ స్పెషల్ అనేది ఏంటి ఇంత ప్రత్యేకంగా అంటే అందరికీ ఇష్టం దాన్ని చూడగానే అదొక ఎమోషన్ జనవరి నుంచి మార్చ్ నెల వరకు ఆఫీస్ నుంచి ఆర్డర్ చేసేవరకు అంటే ఎక్కువగా ఇళ్ల నుంచే ఆర్డర్ చేసేవారి సంఖ్య ఐదురెట్లు ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది మనకి అదైతే ఏప్రిల్ మే నెలలో అయితే మరీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అందరూ ఇంటిదగ్గర ఉండడం బిర్యానీ తెమ్మనడం ఫేవరేట్ ఫుడ్డే బిర్యానీ నెక్స్ట్ ఆహార ప్రియులు రాత్రివేళ్లలో సరాసరి మూడువందల నలబైరెండు క్యాలరీ తిన్నాను మధ్యాహ్నం వేళ మూడువందల నలబై క్యాలరీలు ఉదయం నాలుగువందల ఇరవైఏడు క్యాలరీలు ఆహరాన్ని చేసేవారు అంటే ఓన్లీ బిర్యానీలో మనం అనుకున్నట్టు మంచి చెడే కాదు బిర్యానీ తిండం కూడా మంచిదే ఆరోగ్యానికి అందుకే మొత్తం అందరూ కూడ బిర్యానీని ఎక్కువ ఆర్డర్ చేసేవారు ప్రతీ యొక్క బిర్యానీ ప్రతీ ఒక్కరూ కూడా బిర్యానీనే చాలా ఫ్యామస్ అనమాట అందుకే తిండానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు టేస్టీగా ఉంటుంది మొత్తం నెక్స్ట్ ఫుడ్డు ఈజ్ బిర్యానీ